హలో టూర్స్ టూర్స్ అండ్ ట్రావెల్సా అండి అదే మేము ఎల్లుండి హైదరాబాద్ టూర్కి రావాలండి నలుగురు అండి నలుగురు మంది ఒక వన్ వీక్ టూరు హైద్రాబాదు టూరిజం ప్లేసెస్ అండి హాస్టల్ కావాలండి ఒకటి

ఫెసిలిటీస్ ఏమేమి ఉంటాయండి ఒక కారు కూడా కావాలి డైలీ డైలీ వచ్చి ఎంత అండి ఓకే ఒక గైడెన్సు గైడెన్స్ ఉండాలండి ఓకే నాకు తెలుసు

ఏయే ప్లేస్ విజిట్ చేయిస్తారండి ఓకే ఓకే ఓకే మొత్తం కలిపి ఎంత అవుతుంది డిస్కౌంట్ ఏమైన లేదా అండి వద్దు లేండి సర్లేండి